హలో మ బైక్ షోరూమా అండి అది మాకు బైకు కావాలండి మా బాబు మా అబ్బాయి కిరణ్ అండి మిస్టర్ కిరణ్ మేము ఇక్కడ కొమ్మాజి దగ్గర ఆడ నుంచి చేస్తున్నాం అండి విశాఖపట్నం నుంచి ఆయి మాకు మా అబ్బాయికి ఒక బైకు కావాలని అంటున్నాడండి అది ఏ రేంజ్లో ఉంటాయి చెప్తారా అండి ఏ రేంజ్లో మాకు అచ్చా మాకు మా మా మా బడ్జెట్ అండి లక్ష ఇరవై అయిదు వేలు అండి ఆ రేంజ్లో మాకు చెప్పాలండి మినిమం కాస్ట్ టూ ల్యాక్స్ ట్వంటీయా అండి చెప్పండి అండి

ఆ మూడు వందల యాభై సిసి అన్నది ఎంత రేటు ఉంటుందండి రెండు లక్షల ఇరవై వేలండి ఇప్పుడు ఆ ఆయిల్ ట్యా అది పెట్రోల్ ట్యాంకు చెప్పండి థర్టీన్ లీటర్స్ అండి ఇప్పుడు సరా సరాసరి మై మైలేజ్ ఎంత ఇస్తుందండి ఓకేనండి రేపు మీ మీ షో మీ షోరూము ఎక్కడండి అది ఓకేనండి రేపు రేపు రేపు పొద్దున్న వస్తామండి రేపు పొద్దున్న వ వచ్చేస్తామండి అయితే రేపొద్దున్న వచ్చి మోడల్ చూసే మోడల్ చూసి ఇచ్చేద్దాం ఓకేనండి ఓకే అండి ధన్యవాదాలండి